విజయనగరం జిల్లాలో వాతావరణం ఎలా ఉంటుందంటే విజయనగరంలో చాలా వేడి ఎక్కువగా ఉంటుంది అక్కడ నివసించిన ప్రజలు రోజువారీ జీవితంలో కాలాలల్లో ఎలా ప్రభావితం చేస్తారు అంటే కొంతమంది అందరూ కలిపి కొంతమంది ఇంటిలో ఉంటారు కొంతమంది షాపు ల్లో పనిచేసుకోవడానికి వెళ్తారు ఇంకొంతమంది బయట తీర్థ యాత్రలకు ఎక్కువగా వెళ్తారు అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది ఆ వేడి వల్ల మనుషులు అందరూ కొంచం నల్లగా ఉంటారు అక్కడున్న ప్రజలు ఎండాకాలంలో అసలు బయటికి వెళ్లరు జులై నుండి సెప్టెంబర్ వరకు గరిష్ట వర్షపాతం ఎక్కువగా ఉంటుంది సాధారణంగా వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఉంటుంది అక్కడ ఎక్కువగా వాళ్ళు తీర్థయాత్రలు చేయడానికి శీతాకాలంలో ఇష్టపడతారు ఎందుకు అంటే ఆ టైము లో విజయనగరం అంతా కొంచెం చల్లగా మారుతుంది